మహాలక్ష్మి హోమ్ అప్లైయేన్సెస్ సా అండి మ్యాడం మేము మ్యాడం మేము కొత్తగా ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకున్నాము అయితే అవి పాతవి మేము ఈ కొత్త ఇంట్లోకి షిఫ్ట్ చేసుకోవడం ఎందుకని చెప్పి అవి ఫ్రెండ్ కిచ్చేసి మాకు ఇప్పుడు కొత్తవి ఒక డబల్ డోర్ ఫ్రిడ్జ్ కావాలి డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఒకటీ టీవీ టీవీ ఎల్ఈడి టీవీ కావాలి అండ్ వాషింగ్ మిషన్ వచ్చేసి ఒక సిక్స్ పాయింట్ ఫైవ్ కేజీ వాషింగ్ మిషన్ అండ్ ఒకటి చిన్నది అంటే నార్మల్ రేంజ్ లో ఒక ఏసీ కావాలి ఒక ఫిఫ్టీన్ థౌసండ్ లో అట్ల ఎంత ఆ టీవీ వచ్చేసి స్మార్ట్ టీవీస్ అవైలబుల్ లో ఉన్నాయా మీ దగ్గర ఆ కొద్దిగా ఏమేం ఆ కొద్దిగా ఏమేం కంపెనీస్ ఉన్నాయో చెప్పగలుగుతారా టీవీసి ఓకే సోనీ ఉందా అండ్ ఇప్పుడు కొత్తగా ఏదో రీకనెక్ట్ రీకనెక్ట్ ఉందా అండి రీకనెక్ట్ కొద్దిగా కాస్ట్ తక్కువ ఉండి లైఫ్ ఎక్కువ వస్తుందని అని అనిపిచ్చింది ఆ ఎంతుండొచ్చు రీకనెక్ట్ ది ఫార్టీ ఫోర్ ఇంచెస్ ది ఆ ఫార్టీ ఫోర్ ఇంచెస్ లో అట్ల చుద్దామని వున్నది ఫ్రిడ్జ్ డబల్ డోర్ ది ఎంతున్నది ఫైవ్ స్టార్ ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ కూడా థర్టీ ఒక టీవీ థర్టీ ఫ్రిడ్జ్ థర్టీ వాషింగ్ మిషన్ టెన్ థౌసండ్ ది ఉన్నాయండి ఆ స్టార్టింగ్ రేట్ ఫిఫ్టీన్ స్టార్టింగ్ ఓకే ఏసీస్ అయితే ఉన్నాయి కదా ఫిఫ్టీన్ నుండి స్టార్టింగ్ లో ఓకే అండి ఫిఫ్టీన్ నుంచే ఆ ఈఎంఐ ఫెసిలిటీ ఉంది కదా మీ దగ్గర ఓకే అండి మేము మార్నింగ్ నుంచి ఏ టైం కి షా షాప్ తీస్తారు మీరు ఏ టెన్ కి తీస్తారా ఓకే అండి మేము మార్నింగ్ టెన్ కి మీకు వస్తాము వచ్చి ఆర్డర్ పెడతాము డెలివరీ చేస్తారు కదండీ అన్ని ఒకటేసారి తీసుకుంటున్నాం ఓకే అండి థ్యాంక్ యూ అండి